రా రా వచ్చి కూర్చోమ్మ చెప్పమ్మ పేరేంటి నువ్వు ఫ్రీగా తెలుగులో మాట్లాడచ్చు పర్లేదు ఇది అంతా ఇంగ్లీష్ అనేది కాకుండా మాములుగా సాఫ్ట్ స్కిల్స్ మీలో ఎన్నున్నాయో ఇలా చెక్ చేసుకో మాత్రమే మీరు ఫ్రీగా నాతో మాట్లాడచ్చు తెలుగులో చెప్పు మీ ఏం చేసావమ్మా నువ్వు ఏమో డిగ్రీయా లేపోతే చదువు ఎంత వరకు చదివావు

అదే అమ్మ ఇప్పుడూ సాఫ్ట్ స్కిల్స్ అంటే నీకు ఏం తెలుసో కొంత మాకు చెప్తావమ్మా సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమేం వస్తాయి దాంట్లో బిహేవియరల్ అంటే ఇప్పుడు నీకు ఏమేం వస్తాయి

అంటే ఎ ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటావు రెస్పెక్ట్ ఇవ్వడం ఎస్ ఆర్ నో అంటే ఇప్పుడూ ఒక సిచువేషన్ వచ్చింది నువ్వు చేయలేని పరిస్థితిలో అది నీకసలు నీవల్ల అవదు దానికి నువ్వు నీకు తెలిసినోడే చేయమని రిక్వస్ట్ చేస్తన్నాడు నువ్వు అది చేస్తావా లేదంటే నా వల్ల అవదని అక్కడికి ఖరా కండీగా చెప్తావా అది నీ వైపున నువ్వు వంద శాతం అనేది ఇస్తే గనుక అదవుతుందా లేదా అనేది తర్వాత ఇష్యు నీ నుం నీ నుంచనేది మేము వంద శాతమనేది ఇవ్వాలి అదే మేం కంపెనీ నుం నుంచయినా ఎవరి నుంచయినా ఎక్సపర్ట్ చేసేది అదే నీ అంతట రిసల్ట్ గురించి కాకుండా నీ ప్రయత్నమనేది నువ్వు చేస్తే బాగుంటుంది నీకు కమ్యూనికేషన్ అంటే ఇ ఏమేం ల్యాంగ్వేజస్ వచ్చు తెలుగొచ్చా తెలుగు బాగానే మాట్లాడుతన్నావు ఇంగ్లీషు బాగానే ఉంది కదా ఇంకా ఏమన్నా ల్యాంగ్వేజస్ ఏమన్నా వచ్చా సరేమ్మ అయితే అంటే ఇంతకుమించి ఏం లేదు ఈ రౌండ్లో నీకు తర్వాత నీకు ఇంటిమేట్ చేస్తామమ్మ సరే వెళ్తా